హలో నా పాస్పోర్ట్ విషయం ఏమైందో తెలుసా ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు చాలా ఆందోళనగా ఉంది వెళ్ళాలని అనుకున్న ట్రిప్ కూడా దగ్గర పడిపోతుంది నేను పాస్పోర్ట్ ఆఫీస్కి కాల్ చేసి ఏమైందో అడిగేయాలి అనుకుంటున్నాను ఇంత ఆలస్యం ఎందుకు అని కూడా అడగాలి